నేను సందర్శించాలనుకునే చాలా ఇష్టమైన స్థలాలు చాలానే ఉన్నాయి అవి ఏవేవి అంటే నేను తిరుమలకి వెళ్ళాలి అనుకుంటా ఫస్టు ఎందుకంటే తిరుమలలో వెళ్లినప్పుడు నాకు తెలియని అనుభూతి అంటే తెలియని ఒక ప్రశాంతత అలా తెలియని కొంచెం దాన్ని ఏమంటారు ఒక మనసుకి మంచిగా అనిపించే స్థలంగా తిరుమల ఉంటుంది మనం అక్కడికి వెళ్ళగానే మనకు ఆటోమేటిక్ గా ప్రశాంతంగా మన మైండ్ చాలా రిలాక్స్ గా అనేది ఉంటుంది ఇంకా మా అమ్మమ్మగారిల్లు మా అమ్మమ్మగారి ఇల్లు ఎందుకు ఇష్టం అంటే నేను ఎప్పుడు వెళ్ళినా వెళ్ళగానే చాలా వెరైటీస్ అంటే చాలా వంటకాలు చేసి నాకు పెడుతూ ఉండేది కానీ మా అమ్మమ్మ చేస్తే చాలా చాలా బాగుంటాయి నేను అందుకనే మా అమ్మమ్మ గారి ఇల్లు కి వెళ్ళాలి అనుకుంటాను ఎక్కువగా నేను ఎప్పుడు వెళ్లినా సరే ఖచ్చితంగా ఒక నాలుగు ఐదు వెరైటీ లు ఖచ్చితంగా చేసి పెడుతుంది కానీ అవి కూడా ఎంతలా చేస్తుందంటే ఇంకా తినాలి తినాలి తినాలి అనేలా అంతా తీయగా అంత టేస్టీ గా చేస్తుంది అందుకని నాకు అక్కడికి వెళ్లాలి అంటే ఇష్టం ఇంకా వాటర్ ఫాల్స్ అంటే కూడా చాలా ఇష్టం వాటర్ ఫాల్స్ ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడు వెళ్ళినా ఫ్రెండ్స్ తో కూడా వెళ్తాను వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ అంటే అక్కడ ఆడుకునేది ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం ఇలా చిన్న చిన్న పిల్లాట్లన్ని అన్ని చేసుకొని ఆడుకుంటు ఉంటాం ఇదంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను అందుకనే వాటర్ ఫాల్స్ కి తరచుగా వెళ్తూ ఉంటాను